హలో ఇక్కడ ఉన్నాం బాబు మేము ఇక్కడ లోకల్ ఈ లొకేషన్లో ఉన్నాం మీరు ఎక్కడ ఉన్నారు అవునా ఎక్కడ ఎంత టైం పడుతుంది బాబు అదే బాబు ఇండియన్ కల్చర్ మేము అంటే ఫారెన్లో ఉంటాం ఇండియన్ కల్చర్స్ ఎట్ల ఉంటాయో తెలియదు ఎట్లా ఉంటాయి అక్కడ రూమ్స్ అయిన ఇట్లా కల్చర్స్ అయిన ఎట్ల ఉంటాయి

టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి బాబు మంచిగా అంటే ఇండియాలో

ఎక్కడ ఉంటాయి బాబు ఇవన్నీ హైదరాబాద్లో ఉంటాయా అలాగే వన్ మంత్ మేము స్టే చేద్దాం అనుకుంటున్నాం అక్కడ స్టే చేయడానికి అవన్నీ ఉంటాయా ఫెసిలిటీసు ఓకే బాబు

ఒక టూ త్రీ మంత్స్ ఉందామని అనుకుంటున్నాం బాబు అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం

అలాగే బాబు నీ నెంబర్ తీసుకున్నాము అలాగే ఒక మంచి లాడ్జ్ చూడు బాబు రండి బాబు